నేను వంటలు నేర్పిచ్చే క్లాసెస్కి ఎప్పుడూ వెళ్లలేదండి ఎందుకంటే నాకు వంటలు వంట చేయడమొచ్చు నేను వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్నీ బాగానే చేస్తాను ఎప్పుడూ నాకు అలా వెళ్ళాలి నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనిపించలేదు నాకు చిన్నప్పటినుంచి కూడా అంటే కొంచెం టెంత్ ఆ టైం నుంచి నాకన్నీ వంటలు వచ్చు బాగా చేస్తాను కానీ ఒకవేళ నేను వంట క్లాస్కెళ్ళి నేర్చుకోవాలి అని అనుకుంటే నేను మండీ నేర్చుకోవాలనుకుంటున్నాను దాన్ని ఎలా తయారు చేస్తారు ఎలా డెకరేషన్ చేస్తారు బటర్ చికెను ఇలాంటివి కొన్ని ఉంటాయి రోటీస్లో తినే కర్రీసు అవి కూడా కొంచెం మసాలా వేసి చేస్తాను కానీ డైలీ రైస్లో వేసుకొని తినేలాగానే వస్తాయి కానీ కొన్ని కర్రీసు రోటీలో మాత్రమే చేస్తారు అవి బాగుంటాయి వాటిని నేర్చుకోవాలి మండీ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే నాకు స్వీట్స్ చేయడం అంతగా రాదు ఎక్కువ స్వీట్ అవుతుంది లేదంటే తక్కువ స్వీట్ అవుతూ ఉంటుంది ఆ స్వీట్ కూడా ఎలా చెయ్యాలో అని నేర్చుకుంటాను నాకు మండీ అంటే చాలా ఇష్టమండి కాకపోతే అది నాకు ఎలా చేయాలో తెలీదు కాబట్టి నేను దాన్ని నేర్చుకోవాలి ఇంకా స్వీట్స్ నేర్చుకోవాలి రోటీలో కర్రీస్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను మే బీ ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా అలాంటివి క్లాసెస్కి వెళ్తే ఈ మూడూ మాత్రం నేర్చుకుంటానని ఖచ్చితంగా చెప్పొచ్చు